హలో ఎవరండి చెప్పం చెప్పండి బ్రదర్ ఇల్లు కావాలా అదే అంటే రెంట్ రెంట్ అంటున్నావా ఎంతలో కావాలండి అంటే మీరు ఎంత ప్రైస్ ఎంత పెట్ట గలుగుతారు టెన్ లాక్స్ అంటే ఫ్లాట్ కావాలా లేక రెంట్ రెంట్ కావాలా మీకు అంటే టు బిహెచ్కె ఉన్నాయి ఫైవ్ బిహెచ్కె ఉన్నాయి ఫ్యామిలీ కా లేక బ్యాచిలర్స్కా అండి ఫ్యామిలీకి ఎంతమంది ఉంటారు మీరు వైఫా మీ ఫ్యామిలీకి సెట్ అవుతుంది మీరు ఏమి చేస్తున్నారు వర్క్ ఏమి చేస్తారండి సాఫ్ట్వేరా మీరు ఇక్కడ అంటే లొకేషన్ ఎక్కడ కావాలనుకుంటుర్రు మీరు గచ్చిబౌలినా గచ్చిబౌలిలో ఫ్యామిలీ కంటే దొరుకుతుంది కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టగలరా

మీరు మినిమం ఎంత కడతారు సార్ అమౌంట్ టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ కడతారా టెన్త్ టు ఫిఫ్టీన్ లాక్స్ అంటే మీరు ఇంకా కొంచెం వస్తదండి మీకు ఫ్యామిలీకి సరిపడేటట్టుగా మంచిగా రెంట్ ఇప్పిస్తా నేను ఇప్పిస్తా ఫ్లాట్ ఇప్పిస్తా ఫ్లాట్ అన్నా అంటే బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లో ఒక ప్లాట్ అన్న కొనుక్కోవచ్చు మీరు లేదు నాకంటే చాలా ఉన్నాయి తెలిసినవి చూపిస్తాను మీరు టు బిహెచ్కె కావాలనా మీకు సార్ మీకు ఇక్కడ ఆర్టిసి క్రాస్ రోడ్లో లేకున్నా మెయిన్ సిటీలో ఇప్పిగళ్తారా ట్యాంక్ బండ్ పక్కన మంచిగా రూమ్ ఉంది ఒకటి లేదు మీకు ఆఫీస్కి మీరు ఆఫీస్కి దగ్గర అవుతుంది అంటే మీరు అక్కడనే ఇప్పిస్తా మీకు గచ్చిబౌలిలోనే కావాలా సరే మీరు ఎప్పుడు లీవ్ ఉంటారు మీరు ఎప్పుడు ఎప్పుడు ఫ్రీగా ఫ్రీ ఉంటారండి మీరు మీరు ఒకరోజు ఒకరోజు లీవ్ పెట్టుకున్నారు అంటే నేను మీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తా లొకేషన్ షేర్ చేస్తే దాన్ని మీకు మీరు వచ్చిర్రు అనుకుర్రి రిసీవ్ చేసుకుంటా మిమ్మల్ని చేసుకొని మీకు నేను నేను చూపిస్తా మీకు ఏసువంటి రూమ్స్ కావాలన్నా నేన్ నేను దగ్గరుండి చూపిస్తా నేను మీరు నాకు ఒక మంచి కన్ఫామ్గా చెప్పిర్రనుకో నేను మీరు ఖచ్చితంగా వస్తారని నేను రావటం లేదంటే వేరే వాళ్ళకు ఉన్నాయి వేరే వాళ్ళకు ఇవ్వడానికి కూడా మేము అవకాశం ఉంటుందని మేము అట్లా అని మిమల్ని మీది అంటే పెట్టగల్తరు కదా అమౌంట్ ఒక టు అడ్వాన్సులు ఇయ్యాల్సి వస్తుంది మళ్ళీ ఇచ్చినాక కూడా మీరు అడ్వాన్స్ ఎంత అనుకుంటున్నారు మీరు ఒక ఒకేలా చెప్పండి ఇగ ఫిఫ్టీ థౌ ఫిఫ్టీ థౌసండ్ ఉందనుకో టూ మంత్స్ అడ్వాన్స్గా ఇయ్య ఇయ్యాలి ఒక వన్ ల్యాక్ గట్ల ఇయ్యాలి కట్టగల్తారు కదా మళ్ళీ కట్టినాక రూమ్ తీసుకున్నాక మరి అట్లా అనుకోలేదు చెప్పలే అని చెప్పవద్దు అప్పుడు మాకు కూడా కమిషన్ కమిషన్ ఉంటుంది తీసుకొని రావాలి మీకు లొకేషన్ షేర్ చేస్తా లొకేషన్ షేర్ చేసాక మీరు వచ్చి నన్ను కలవండి మీరు పర్సనల్గా కలిస్తే లొకేషన్ షేర్ చేస్తా బ్రదర్ దాని నుంచి మీరు నాకు కాంటాక్ట్ కావండి ఓకేనా నాకు కాల్ చేయండి మళ్ళీ మీరు ఒకసారి మీకు వాట్సాప్ ఉందిగా అంటే ఈ నెంబర్ పర్సనల్ నెంబర్ నాది పర్సనల్ నెంబర్ నుంచి చేస్తా నీకు చేసి నీకు నీకు మీట్ అయితా ఓకేనా ఓకే బ్రదర్ మళ్ళీ